నమస్కారం అండి ఇలా మేము కిరాణా కొట్టు వాళ్ళం మీకు ఏవన్నా సరుకులు కావాలండి చెప్పండి సరుకులు ఏం కావాలో ఎంత కావాలి అయిదు కేజీల అండి సరే అండి ఇంకా పెసరపప్పు అండి సరే అండి సరే అండి మినపప్పు అండి సరే అండి సరే అండి సరే అండి జీలకర్ర సరే అండి పల్లీలు అదే మొత్తం గుడ్డు కింద ఉంటుంది అదా అండి మాములు పల్లీలు

సరే అండి ఎంత అండి ప్యాకెట్లు ఉంటాయి ప్యాకెట్లు కూడా ఉంటాయండి పది రూపాయల ప్యాకెట్లు అవి కావాలా లేదా హాఫ్ కేజీ కట్టెయమంటార విడిది విడిగా కట్టెయ్య మంటారా సరే అండి ఇంకా మెంతులు ఎంత అండి సరే అండి ఇంకా ఎంత అండి సరే అండి ఎంత అండి సరే అండి సరే అండి

ఉలవలు ఉలవలు ఎంత అండి సరే అండి జొన్నలు అండి జొన్నలు కూడా కేజీ ఏనా అండి సరే అండి మొక్కజొన్న పొత్తుల మొక్కజొన్న పొత్తులు గింజలు అమ్ముతున్నారు అండి ఇప్పుడు ఆ గింజల ప్యాకెట్లు వచ్చాయి అండి కావాలా అండి అవి ప్యాకెట్ వచ్చేసి నలభై రూపాయలు ఎంతో పడుతుంది అండి సరే అండి సరే అండి ఇంకా

ఉప్పంటే ఉప్పు రెండు రకాలు ఉంది అండి కళ్లుప్పు ఉంది మాములు ఉప్పు ఉందండి ఏ ఉప్పు కావాలండి ఆహ సరే అండి

ఏంటండీ సజ్జలు అండి సరే అండి ఇంకా అండి ఇంకా అండి ఇంకా సరే అండి

రవ్వలు ఎంత అండి రెండు కేజీలు చాలా అండి సరే అండి ఇంకేం కావాలండి బియ్యం పిండి ఎంత అండి అయిదు కేజీలు చాలా అండి సరే అండి ఇంకా అహ రాగి పిండి సరే అండి అది ఒక ప్యాకెట్ ఇవ్వమంటారా అండి అయిదు ప్యాకెట్లు చాలా అండి సరే అండి జొన్న పిండి జొన్న పిండి మన దగ్గర లేదు అండి తెప్పిస్తానులేండి ఎంత కావాలండి సరే అండి ఇంకేమన్నా కావాలా అండి బ్రష్లు పేస్ట్లు కొబ్బరి పిండి సరే అండి ఇది మేము అడుగుతున్నాం చూడండీ బ్రష్లు పేస్ట్లు షాంపూలు అట్లాంటివి ఏవన్నా కావాలండి బ్రష్ల అండి బ్రష్లు వద్దా అండి మీకు మరి చెప్పరు ఏంటండీ అడుగుతున్నాను కదండీ ఎన్ని కావాలండి బ్రష్లు సర్లేండి ఇందాక ఏదో అంటున్నారు ఏంటండీ మీరు డ్రై ఫ్రూట్లు ఏం కావాలండి ఎంత కావాలండి ఎంత కావాలి అండి డ్రై ఫ్రూట్సు డ్రై ఫ్రూట్లో చాలా రకాలు ఉన్నాయి అండి మన దగ్గర అన్ని కలిపి ఉన్నాయి అండి ఎంత కావాలండి మొత్తం కలిపి డ్రై ఫ్రూట్సు

సర్లేండి సరే అండి ఇవి అన్ని మీ ఇంటి అడ్రస్ ఉందండి మన దగ్గర దానికి పంపించేయమంటారా అండి

చెప్పండి ఈ లోపల మీరు గుర్తు తెచ్చుకుని తర్వాత ఫోన్ చేసి చెప్పండి బాదం పప్పు ఎంత కావాలండి బాదం పప్పు సర్లే అండి పది కేజీలు చాలా రేట్ అవుతుంది అండి సరే అండి ఉంటానండి